అలాంటివి చేద్దాం అనుకునే వాడిని ఈ పెట్రోల్ ధరలు పెరిగే సరికి అంతా పైసలు లేక ఆగిపోవాల్సి వస్తుంది ప్లస్ నా విషయంలో అయితే పెట్రోల్ ధరలు పెరగడం వల్ల చాలా ప్రభావితం ఉంది నా నా లైఫ్లో అయితే ఇంకా అందులో ఒకటి ఇప్పుడు బండ్లు కూడా మైలేజీ ఎక్కువ అవ్వడము అట్లా అవుతున్నాయి ఈ పెట్రోల్ ధరలు పెరగడం వలన అన్ని అన్ని కూడా మన నిత్యవసర వస్తువులు కూరగాయల నుండి పప్పులు ఉప్పులు అన్నీ కూడా పెరిగినాయి రేట్లు కేవలం పెట్రోల్ ధరల పెరగడం వల్ల అయిందనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే

అయన్ని మన మీదనే పడుతున్నాయి మళ్ళా నా నా దృష్టిలో అయితే పెట్రో ల్ రేట్లు పెరగడం చాలా ప్రభావం చూపింది మా మా జీవితాలలో ఇంకా అధిక ఇంధన వినియోగం పర్యావరణానికి హానికరం అని అనుకుంటున్నారా అవును ఇప్పుడు బండ్ల నుంచి వచ్చే పొగ పర్యావరణానికి మీదుగా చాలా హానికరం ఎందుకంటే బండ్ల నుండి కార్బన్ మోనాక్సైడ్ లెడ్ ఇవన్నీ రావస్తున్నాయి బండ్ల పొగ వల్ల బండ్ల నుంచి వచ్చే పగ వల్ల దానివల్ల ఎన్ని ఎన్ని చెట్లు చచ్చిపోతున్నాయి ఎన్ని జంతు జాతులు నశించిపోతున్నయి ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా ఇంకేంటిది

డైరెక్ట్ మన భూమి మీద పడేలాగా చేస్తుంది అసలు అయితే ఓజోన్ లేయర్ ఉంటే సూర్యుడి నుండి వచ్చే రేస్ ఓజోన్ లేయర్ మీద పడి మళ్ళా వెనక్కి పోతాయి కానీ ఆ లేయర్ మొత్తం మనం మన ఈ బండ్ల నుంచి వచ్చే పొగ వల్ల ఖరాబ్ అవుతుంది కదా దానివల్ల ఆ లేయర్ మొత్తం పోతుంది పో అట్ల పోవడం వల్ల ఏమవుతుంది పైన నుండి వచ్చే రేస్ సూర్యుడి నుంచి వచ్చే రేస్ డైరెక్ట్ భూమి మీద పడుతున్నాయి దానివల్ల ఏమవుతది అంటే అధికమైన వేడి అంటే ఇప్పుడు ఇంతకుముందు ఇంతకుముందు సంవత్సరాలలో ఎండాకాలం వస్తే మహా అయితే ఒక నలభై నలభై ఐదు డిగ్రీలు వస్తుంటాయి అదే ఇప్పుడు దానికి ఓజోన్ లేయర్కి హోల్స్ పడి అది పడడం వల్ల అసలు ఎంత ఇప్పుడు సమ్మర్ వస్తే ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది డిగ్రీలకు చేరుకుంటుంది అంటే ఈడ ఎంతమంది రోడ్లమీద తిరిగేటోళ్ళకు ఎండ దెబ్బలు కొడుతున్నాయి ఎంతమంది చచ్చిపోతుండ్రు ఏంది ఇంకా ఇంకా ఏంటిది ఇంకా ఆ సూర్య సూర్య రశ్మి అయితే వాటి వల్ల ఎన్నో ఇంకా చిన్న చిన్న పురుగులు గిరుగులు అవన్నీ చచ్చిపోతున్నయి ఇదంతా ఎయిర్ పొల్యూషన్ వల్లనే కదండీ అయ్యేది ఇంకా

దానివల్ల సూర్యుడి సూర్యరశ్మి డైరెక్ట మనుషుల మీద పడితే క్యాన్సర్ ఎన్నో జబ్బులు వస్తున్నాయి దానివల్ల అవన్నీ మనం ఎక్కువ ఇంధనం యూస్ చేయడం వల్లనే కదా ఈ మధ్య క్యాన్సర్ మరీ ఎక్కువైపోయింది చిన్నపిల్లలలో కూడా క్యాన్సర్ వస్తుంది ఇంకా అందరిలో వస్తుంది క్యాన్సర్ ఆ క్యాన్సర్ రావడానికి మెయిన్ రీసన్ ఏంది సూర్యరశ్మి పడం వల్ల కూడా అది ఒక రీసన్ ఇంకా ఇంకా చాలా రీసన్స్ ఉన్నాయి అని ఆ పొల్యూషన్ వల్ల అయ్యే రీసన్ అంటే అది ఒక రీసన్ వస్తుంది అధిక ఇంధనం యూ అధిక ఇంధనం వాడడం వల్ల అయితే పర్యావరణానికి చాలా నష్టం ఉంది ఇది నా ఫైనల్ కంక్లూజన్ ఇంధనం ఇంధన వినియోగం తగ్గాలి అంటే గవర్నమెంట్ కొన్ని స్కీములు తేవాలి అయ్యో అయ్యో ఎట్లా ఎట్లా అంటే ఇంటికి ఒకటి రెండు బండ్లు మాత్రమే ఉండాలి ఏదైనా అవసరం ఉంటే గానీ బండి బయటకి తీయొద్దు ఊరికే డోల తిరగడానికి బండ్లు వాడొద్దు అది ఇది అని గవర్నమెంట్ కొన్ని రూల్స్ తెస్తే కొంచెం అంతా పర్యావరణానికి పెట్రోల్ వినియోగం తగ్గుతుంది పనియా పర్యావరణం కూడా కొంచెం మెరుగుపడుతుంది ఇంకా అదే కాకుండా చెట్లను పెంచడము చెట్లు పెట్టడము మంచిగా ప్రతి ఇంటికి ఇన్ని చెట్లు ఉండాలి అని గవర్నమెంట్ ఒక రూల్ తెస్తే ఇంకా చాలా మంచిగా ఉంటుంది